మ్యాడమ్ నమస్కారం మ్యాడమ్ మేడం నాకు ఏం లేదు ఒకటి బ్యాగ్ కావాలి మ్యాడమ్ కాస్కోగో కంపెనీ నుండి అంటే అంటే అది ఫిఫ్త్ టూ టెన్త్ వరకు రావాలి మ్యాడమ్ బ్యాగు

అది ఎంత ఉంటుంది మ్యాడమ్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే తక్కువలో ఇంకేమి తక్కువేమి చేయరు

ఎయిట్ హండ్రెడా అట్లా ఇస్తారా ఫైవ్ ఫిఫ్టీలో అట్లా ఇస్తారా మ్యాడమ్ బ్యాగు అంటే మీరే కదా ఇప్పుడు కా అంటే ఇక్కడ నాకు వేరే వాళ్ళు ఇచ్చారు మీ నెంబరు ఓకే మ్యాడమ్ ఓకే ఓకే రేపు ఏ టైంకి రావాలి మ్యాడమ్ మ్యాడమ్ పెద్దవాళ్ళ బ్యాగ్స్ ఎంత మ్యాడమ్ మరి పిల్లల ఓకే ఓకే మ్యాడమ్ రేపు వచ్చి అవి తీసుకుని బ్యాగ్ తీసుకుంటాను మ్యాడమ్ ఫోన్ చేయండి కొంచెం

అవును మ్యాడమ్ ఇదే నంబరు ఇది మంచిగానే ఉంటుందా మ్యాడమ్ ప్రోడక్ట్ మాత్రం మంచిగా మ మరి తీసుకున్నాక అట్లా మళ్ళీ చినిగిపోతే ఓకే మ్యాడమ్ ఓకే రేపు తీసుకుంటాను మ్యాడమ్